ఎవరు అవునండి చెప్పండి ఉన్నాయండి ఏ ఫ్లేవర్ కావాలి మీకు బటర్స్కాచ్ పైనాపిల్ స్ట్రాబెరీ చాక్లెట్ ఉన్నాయండి ఉన్నాయండి కూల్ కేక్స్ ఉన్నాయి నార్మల్ కేక్స్ కూడా ఉన్నాయి మీకు హాఫ్ కేజీ కావాలా కేజీ కావాలా కేజీ కూల్ కేక్ ఆ అకేషన్ ఏంటిదండి అవునా ఈవినింగా లేదంటే డే టైమ్ చేస్తారా బర్త్డే పార్టీ నైట్ చేస్తారా అండి ఓకే అండి చేస్తాం కేజీ అయితేనేమో కూల్ కేక్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇంకా మీకు మేమే డెలివరీ చేయాల చెయ్యాలా మీరే వచ్చి తీసుకుంటారా ఓకే డెలివరీ ఛార్జెస్ ఏం పడదు వచ్చి తీసుకోండి ఏ టైంకి వస్తారు అంటే ఈవినింగ్ నైట్ అన్నారు అన్నారు కాబట్టి మీరు ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళండి ఏ ఫ్లేవర్ కావాలి మీకు చాక్లెట్ ఫ్లేవర్ కూల్ కేక్ కావాలా ఓకే అండి ఇంకా చా కేక్ ఇంకేమైనా కావాలా మీకు ఓకే ఓకే అండి అంతా బిల్ వచ్చేసి ఒక ఎయిట్ హండ్రెడ్ దాక అవుతుందండి డిస్కౌంట్ అంటే ఏం చెప్పాలండి మేము చెప్పడమే తక్కువ చెప్పాను కదా కేజీ కేక్ అంటేనే సిక్స్ హండ్రెడ్ మీకు విత్ కూల్ కేక్ కావాలన్నారు కదా అందుకు సిక్స్ హండ్రెడ్ ఇంకా క్యాండిల్స్ క్యాప్ ఇంకా చాక్ అట్లా ఎక్స్ట్రా వస్తాననమాట అందుకు దానికి టూ హండ్రెడ్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి ఎయిట్ ఏదైనా పే రెండు అవైలబుల్ ఉన్నాయి క్యాష్ అయినా ఏం లేదు పేమెంట్ అయినా ఏం లేదు మీరు ఏ టైంకి వస్తారో కరెక్ట్గా చెప్పండి నా టైంకి రెడీ చేసి పెడతాను పేరేంటి అండి పేరు చెప్పండి కేక్ మీద రాయడానికి సరేనండి ఓకే అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కళ్లరాండి రెడీ చేసి పెడతాను నేను ఓకే అండి ఓకే అండి